ఏవమ్మా చెప్పండి ఏం కావాలి మీకు ఓకే ఓకేనమ్మా ఇదిగోండి తీసుకోండి చెప్పండమ్మా ఇంకా ఏం కావాలి ఓకేనమ్మా అంటే ఇందులో మనకి కంపెనీలు రకరకాలైనటువంటివి ఉన్నాయి మీకు ఏది కావాలి విజేత ఉంది ఓకే ఓకే ఓకే ఓకే అదైతే మనకి ఇపుడు త్రీ హండ్రెడ్ ఉందమ్మా అంటే అది కాదమ్మా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ అవన్నీ పెరిగాయి మనకి అందుకే ఇంత పడింది హోల్సేల్గా హోల్సేల్ రేట్లే మా దగ్గర ఉన్నవన్నీ కూడా ఇంకా ఏమైనా కావాలమ్మా

అవునమ్మా మరి మీరు మరి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ లెర్నింగ్ బుక్స్ ఏవైనా ఇమ్మంటారా ఓకే ఓకే ఓకే అయితే మీకు ఇంకా ఏవైనా నోట్స్లు అవీ కావాలా ఓకే ఓకే సరేనమ్మా దీనికి బిల్ వేసేయమంటారా అయితే ఇదిగో ఇస్తున్నాను అదీ బుధవారం లోపల వస్తుందమ్మా నెక్స్ట్ వీక్ దీనికి బిల్లు ఇప్పుడే చెల్లించేస్తారా మీరు అయితే ఫోన్పే ఉన్నాయమ్మా ఏంటి ఇంగ్లీష్ కావాలా హిందీ కావాలా ఏం కావాలి అంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బ్యాంకు ఎగ్జామ్స్కి అదీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మేము ఏవీ అలాంటి డబ్బులవీ తీసుకోమమ్మా నీకు కావలసినట్టు పట్టుకెల్దువు కానీ సరేనా ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూసుకో నీకు ఏవి కావాలో అవి తీసుకో మరైతే ఇప్పుడు సరేనమ్మా అయితే ఇప్పుడు నాకు వీటికి ఎంతయిందంటే వెయ్యి రూపాయలు అయింది మరి ఇప్పుడే ఇచ్చేస్తారా మీరు సరే అయితే ఉందమ్మా ఉంది

ఓకే ఓకేనమ్మా సరేనమ్మా